నేను ఈ మధ్య కాలంలో ఆన్లైన్ ద్వారా ఒక పేస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాను అది దాని పేరేంటంటే హిమాలయ ఆ ఇది కలబందతో తయారు అవుతుంది ఇది ముఖం మీద ఉన్న మొటిమలను పోగొడుతుంది అలాగే నల్ల మచ్చలను పోగొడుతుంది నేను నాకు ఇది చాలా బాగా పనిచేసింది ఇది నేను రాసుకోగానే ఒక పది రోజులోనే నాకు బాగా ఇది ఉపయోగపడింది నా ముఖం మీద ఉన్న మొటిమలు పోయాయి నల్ల మచ్చలు పోయాయి అలాగే నా పేస్ కూడ నా ముఖం కూడ చాలా అందంగా కనిపిస్తుంది